నేను కొనుగోలు చేసిన కుర్తి చాలా బాగుంది ఫోటోలో చూపించిన విధంగానే అది ఇంటికి రావడం జరిగింది దీని ప్రకారం చూస్తే మనం పెట్టిన డబ్బుకి న్యాయం జరిగింది అలాగే కుర్తీ అనుకున్న సైజ్ ప్రకారమే వచ్చినది దిన్ని బట్టి చూస్తే కుర్తీలను ఆర్డర్ చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇలానే మరిన్ని కుర్తీలు నేను కూడా ఆర్డర్ ఆర్డర్ చేశాను దీని ప్రకారం నా ఫ్రెండ్స్కి నా పక్కింటి వాళ్ళకి కూడా నేను ఉత్పతి గురించి చెప్పాను ఈ విధంగా వారు నేను కు ఆర్డర్ చేసిన కుర్తీని వారు కూడా ఆర్డర్ చేశారు వాళ్లు కూడా ఇపుడు ఆ కుర్తి యొక్క ప్రొడక్ట్ని నముతున్నారు